నాకు స్కూల్ తరవాతి సమయం చాలా ఇష్టం ఎందుకంటే నేను ఆ తరువాతి సమయంలో ట్యూషన్ క్లాసెస్ వినేదాన్ని తరువాత నేను చాలా నేర్చుకున్నాను స్కూల్ సమయంలో కంటే క్లాసెస్ వినే టైంలో చాలా నేను నేర్చుకున్నాను ట్యూషన్కి వెళ్ళి నేను చాలా నేర్చుకున్నాను అక్కడ మేడమ్ వాళ్ళు చాలా మంచిగా చెప్పేవాళ్ళు ట్యూషన్ క్లాసెస్ అంటే చాలా ప్రైవేట్గా మంచిగా చెప్పేవారు వాళ్ళు చెప్పే మాటలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి చాలా వాళ్ళు నాకు క్లాసెస్ బాగా చెప్పేవాళ్ళు నాకు చాలా మంచిగా అనిపించేది నేను డైలీ వెళ్ళేదానిని స్కూల్లో కంటే నేను ట్యూషన్ క్లాసెస్ ఏ ఎక్కువగా విన్నాను అలా నా స్టడీ అయిపోయిన తర్వాత నేను కూడా ట్యూషన్ క్లాసెస్ పెట్టుకున్నాను ఆ ట్యూషన్ క్లాసెస్ అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా ట్యూషన్ క్లాసెస్ చాలా బాగా చెప్పేదాన్ని చిన్నపిల్లలకి కూడా మంచిగా చెప్పేదాన్ని నాకు స్కూల్లో సమయం అంటే చాలా ఇష్టం స్కూల్ తరవాతి సమయంలో ట్యూషన్ క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు మేడమ్ వాళ్ళు నాకు అప్పుడు చాలా ఇష్టం నేను ట్యూషన్ క్లాసెస్ చాలా వినేదానిని నా స్టడీ తర్వాత నేను కూడా ట్యూషన్ క్లాసెస్ చెప్పాను అప్పుడు కూడా నాకు చాలా ఇష్టం నేను ఏ సబ్జెక్ట్ చెప్పేదాన్ని అంటే తెలుగు చెప్పేదాన్ని నాకు తెలుగు అంటే చాలా ఇష్టం నేను తెలుగులోనే ఎక్కువగా మాట్లాడేదానిని తెలుగు చెప్పేదాన్ని నేను ఆ చెప్పిన విధానంలో పిల్లలు కూడా బాగా నేర్చుకునేవాళ్ళు నేను కూడా నా ట్యూషన్ సమయంలో నేను బాగా నేర్చుకొనేదానిని నాకు అప్పుడు అన్నీ సబ్జెక్ట్లు చెప్పేవాళ్ళు నాకు అప్పుడు మనీ కూడా చాలా తక్కువ తీసుకునే వాళ్ళు నాకు ఆ క్లాసెస్ అంటే చాలా ఇష్టం నేను అప్పుడు ఎల్లేద్ వెళ్ళేటప్పుడు నాకు మా అమ్మ స్నాక్స్ కూడా పెట్టిచ్చేది ఆ స్నాక్స్ తీసుకునేదానిని నేను వెళ్ళేదానిని నాకు చాలా మంచిగా అనిపించేది ఆ నేర్చుకున్న సమయంలో నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను ఎందుకు అంటే నేను స్కూల్లో చాలా తక్కువ నేర్చుకున్నాను సార్ సార్స్ చెప్తూ ఉంటే ఇక్కడ మేడమ్ వాళ్ళు నిదానంగా చాలా బాగా చెప్తూ ఉండేవారు అందుకే నాకు టెన్త్లో టెన్ పాయింట్ జీరో అబౌవ్ వచ్చింది నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ట్యూషన్ క్లాసెస్ వెళ్ళినపుడే నాకు అంత మనీ వచ్చింది అంత రిజల్ట్ వచ్చింది నేను నా స్కూల్లో సమయంలో కూడా అంత నేర్చుకోలేదు నా ట్యూషన్ సమయంలోనే చాలా నేర్చుకున్నాను